తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై వందల తొంభై రూపాయలు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు తొమ్మిది లక్షల తొంభై ఎయి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు తొమ్మిది లక్షల తొమ్మిది వందల తొమ్మిది వందల వేల తొమ్మిది తొంభై వందల అరవై రూపాయలు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు